నెల్లూరు ప్రాంతంలోని సంస్కృతిని అర్థం చేసుకోవటానికి మరియు పెంపొందించుకోటానికి కొన్ని ముఖ్యమైన సిద్ధాంతాలు మరియు కార్యక్రమాలు ఉన్నాయి మొదటిది జిల్లా పురావస్తు మ్యూజియం రెండు వేల నాలుగులో స్థాపించబడిన ఈ మ్యూజియం ఆంధ్రప్రదేశ్ పురావస్తు మరియు మ్యూజియాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది ఇక్కడ ప్రాచీన మరియు ఆదిమానవుల జీవన శైలి వ్యవసాయ పరికరాలు సమాధి సంబంధిత పుస్తకాలు నాణాలు ఎర్రకోట విగ్రహాలు ఆయుధాలు కంచు మరియు పింగాణీ వస్తువులు ప్రదర్శించబడుతున్నాయి ఇవి సందర్శకులకు ప్రాంతీయ చరిత్ర మరియు సాముస్కృతి గురించి అవగాహన కల్పిస్తాయి రెండోది ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యాయన కేంద్రం ఈ సంస్థ తెలుగు సాహిత్యం చరిత్ర సంస్కృతి పై లోతైన అధ్య అయనాలు నిర్వహిస్తుంది సెమినార్లు వర్క్షాప్లు నిర్వహించడం ద్వారా తెలుగు భాష సాహిత్య పరిరక్షణకు సహకరిస్తుంది మూడోవది సింహాపూరి సాంస్కృతిక ఉత్సవాలు సీ పీ ఎం రాష్ట మహాసభల సందర్భంలో నిర్వహించబడిన ఈ ఉత్సవాలు స్థానిక కళాకారులు సాహిత్యవేత్తలు పాల్గొని సంస్కృతిక ప్రదర్శనలు పాటలు నాట్యం నిర్వహిస్తారు ఇవి స్థానిక ప్రజలలో సాంస్కృతిక చైతన్యాన్ని పెంపొందించాయి నాలుగోది అల్లు అల్లూరు పోలేరమ్మ తిరుణాలు ప్రతీ సంవత్సరం నిర్వహించబడే ఈ జాతర స్థానిక ప్రజల ఆచారాలు విశ్వాసాలు సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది ఇలాంటి ఉత్సవాలు ప్రాంతీయ సంస్కృతిని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి